ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునే కొన్ని కొన్ని ప్రధాన మతపరమైన పండుగలు లేదా సంఘటనలు ఏమిటంటే ఉగాది గుడిపడ్వా తెలుగు నూతన సంవత్సరం హిందూ చంద్రమాన క్యాలెండర్ మొదటి రోజున జరుపుకుంటారు పొంగల్ మకర సంక్రాంతి జనవరిలో నాలుగురో నాలుగు రోజుల పాటు జరుపుకునే పంటల పండుగ వినాయక చతుర్థి గణేష్ చతుర్థి గణేశుడు జన్మదిన దినాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్ సెప్టెంబర్లో పది రోజుల పాటు జరుపుకుంటారు మహా శివరాత్రి దేవునికి అంకితం చేయబడిన పండుగ ఫిబ్రవరి లేదా మార్చ్లో జరుపుకుంటారు దీపావళి దీపావళి పండుగ అక్టోబర్ లేదా నవంబర్లో జరుపుకుంటారు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున ఏసు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవులు క్రిస్మస్ అలాగే గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్లను జరుపుకుంటారు వారు పెంత్ కోస్త్ లేదా ఈ ఫిఫాని వంటి ఇతర క్రైస్తవ పండగలను కూడా జరుపుకోవచ్చు ఈ ప్రధాన పండుగలతో పాటు ఆంధ్రప్రదేశ్లో అనేక ఇతర పరమే మతపరమైన మరియు సాంస్కృతిక పండుగలు జరుపుకుంటారు వీటిలో గౌతమి బుద్ధుని జన్మ దినాన్ని గుర్తు చేసే లుంబిని ఉత్సవం రాయలసీమ ఫుడ్ అండ్ డాన్స్ ఫెస్టివల్ ఇది రాయలసీమ ప్రాంతం యొక్క సంస్కృతిని జరుపుకుంటుంది మరియు దక్కన్ ఫెస్టివల్ ఇది దక్కన్ ప్రాంతం యొక్క కళ మరియు సంస్కృతిని ప్రదర్థ్ ప్రదర్శిస్తుంది